ఇప్పుడు మనము ప్రపంచాన్ని అన్వేషించడానికి ప్రయాణము ముందుగా ఆలోచిస్తున్నప్పుడు లేదా ముందుగా ప్లాన్ చేసుకొనుచున్నప్పుడు ఈ యొక్క సాంకేతికత మనకు ఎందుకనో ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే ముందుగానే మనము వెళ్ళవలసిన ప్రాంతానికి సంబంధించిన బుకింగ్లను మనము చేసుకొనుచున్నాము దాని మూలంగా మనకి అప్పుడు ఆ సమయంలో వాహనంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మనము ట్రైన్ కానీ బస్సు కానీ ఎందులో వెళ్ళినను దాంట్లో సీట్లు ఉన్నాయో లేదా అనేది మనము కన్ఫామ్ చేసుకోవచ్చు ఇంకను రవాణాకి ఎంత సమయం పడుతుంది రవాణాలో ఒక బస్సు లేదా ఒక ట్రైను దిగిన తర్వాత ఇంకొక ట్రైన్ ఎక్కాలంటే ఈ మధ్యలో వ్యవధి ఎంత ఉంటుంది మనము నెక్స్ట్ ఏ స్టాప్లో దిగుతాము మళ్ళీ ఆ స్టాప్ నుంచి అక్కడికి మన గమ్య స్థలం వెళ్ళడానికి వెంటనే ఏదైనా వాహనములు మనకి అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోనగలడానికి ఇంకను అన్నీ టికెట్లు యొక్క రేట్లు మూలంగా దానికి అవ్వబోయే ఖర్చును కూడా ఆలోచించు